నా ప్రోడక్ట్ ఏంటంటే నాకొకసారి మా అబ్బాయి ఫస్ట్ సాలరీతో శారీ తీసుకొచ్చాడు అన్నమాట అది రాజమండ్రి నుంచి తీసుకొచ్చారు అదైతే చాలా బాగుంది ఎంతంటే ఫైవ్ ఐదు వేల రూపాయలు అన్నమాట చాలా బాగా ఉంది కానీ నన్ను తీసుకుని వేళ్ళకుండా వాడు ఫస్ట్ టైం తేవడం అన్నమాట నాకైతే అంత బాగా సెలెక్ట్ చేస్తాడు అంత బాగా తెస్తాడు అని కూడా నేను అనుకోలేదు నాకు లేని కలరు వాడు చూసి ఫస్ట్ అడిగాడు అన్నమాట ఏం కలరు ఏంటని అడిగితే నాకు మెరూన్ కలర్ లేదు కానీ ఇప్పుడు ఎందుకు నీకు అంటే ఏమి చెప్పలేదు కానీ అది సర్ప్రైజ్గా తెచ్చాడు అనమాట మంచి బార్డరు మంచి బ్లౌజు అన్నీ వచ్చాయి అనమాట నాకైతే అది చూసి చాలా చాలా చాలా బాగా అనిపించింది అందులోను మా అబ్బాయి తేవడం కూడా నాకు చాలా ఇష్టము ఇంకా దాన్ని ప్రతిసారి ఏ పండుగ వచ్చినా ప్రతిసారి అదే కట్టేసుకుందాం అనుకుంటాను ఏ ఫంక్షను వోచ్చినా అదే కట్టేసుకుందాం అనుకుంటాను అంత బాగా ఉంది నా హెయి కలర్కు కూడా అది బాగా చాల బాగా మ్యాచ్ అయ్యింది అందులోని మా అబ్బాయి తెచ్చాడు కదా అది నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఏ ఫంక్షన్కి వెళ్ళినా నేను చాలా మట్టుకు అయితే నా దగ్గర ఎన్ని ఉన్నా కూడా ఇది కట్టుకోవడానికి నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది